ఈ ప్రాంతంలో జానపద గీతాలు చాలా బాగా పాడుకుంటారు అండి ఏదైన ఇంట్లో ఏదన్న శుభకార్యం జరిగేటప్పుడు నలుగురు బంధుమిత్రులు అందరు వచ్చేటప్పుడు ఈ యొక్క పాటలు పాడుకుంటూ ఉంటారండి అవి అండి పెళ్ళిలకు కానీ సంబరాలకు కానీ ఏదైన ఇలాంటివి అన్నీ పాటలు పాడుకుంటారు ఉ ఉ ఏంటంటే పెళ్ళిలకు అయితే అత్తలేని కోడలు ఉత్తమురాలు అని పాట పాడుకుంటారు సంబరాలకి నలుగురు కలిసి ఉండేటప్పుడు ఇలాంటివి అన్నీ కొన్ని కొన్ని పాటలు పాడ అంటే అత్తరు సాయిబు అత్తరు సాయిబు రారా మందులోడా ఓరి మాయలోడ చూడని చక్కని తల్లి రావే రావే చెప్తా అనే పాటలు కూడా పాడుకుంటారు రావి చెట్టు రాగాలు అనేవి అణి తీస్తారు అనే పాట కూడా వీళ్ళు పాడుకుంటారు కొన్ని కొన్ని ప్రాంతాలలో అయితే చాలా మంచి ఇంకా చాలా బాగుంటాయి ఈ ప్రాంతంలో ఇంకా బాగుంటాయి ఈ ప్రాంతాలలో కొన్ని కొన్ని జానపద గీతాలు వినడానికి చాలా ఇంపుగా ఉంటాయి చాలా బాగుంటాయి వినటానికి మనం విని చాలా ఆనందిస్తాము ఇలాంటి జానపద గేయాలు ప్రతి పల్లెటూర్లలో ప్రతి ప్రతి దిక్కున కూడా ఇలాంటి నలుగురు శుభకార్యాలు వచ్చేటప్పుడు సంబరాలు చేసేటప్పుడు ఇలాంటి జానపద గీతాలు పాడుకుంటారు